హలో ఆ మేము ఈ ఊరు కొత్తగా చూడడానికి వచ్చాము ఈ ఊరిలో ఒక గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాం ఇక్కడ మీకు తెలిసిన విశిష్టత కలిగిన గుడుగులేమ్ గుడులు ఏమైనా ఉంటే చెప్పగలరా అయితే తప్పనిసరిగా చూడాల్సిందే ఇంకా ఏమైనా ఉన్నాయా ఆ గుడి ప్రత్యేకతలు ఏమిటి

చాలా బాగా చెప్పారు ఇంకా ఇక్కడ ఏమైనా పండగలు చేస్తారా దీపావళి కూడా చేస్తారా ఇక్కడ ఐమీన్

చో చెప్పడానికి చాలా వినడానికి చాలా బాగుంది తప్పనిసరిగా చూసే వెళ్తాము ఇతర మతాల పండుగలు ఏమి చేయారా ఇక్కడ భా భారతదేశం సాంప్రదాయాలకు నిలువు అనడానికి పండగలే కారణం చాలా బాగా చెప్పారండి చాలా చాలా బాగా చెప్పారు ఈసారి మీ ఊరులో ఉన్న అన్ని గుడులు సందర్శించి అన్నీ తెలిసుకొని వెళ్తాం ఇంత సమాచారాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు సరే ఉంటాను